పిల్లల కోసం ఏ రకమైన పుస్తకాలు చదవాలి అనే విషయం చాలా ముఖ్యం ప్రత్యేకించ జనరల్ పుస్తకాలు చదవడం వల్ల వాళ్లకు కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఊహా శక్తిని పెంచుకోవడంలో భాషను మెరుగుపరుచుకోవడంలో సహాయపడతాయి పిల్లలు పఠనపు అలవాటు బాల్యంలోనే మంచి పుస్తకాలను చదివే అలవాటు పెంచుకోవడం వల్ల పిల్లలు భవిష్యత్తులో విజ్ఞానవంతులుగా మారుతారు కథలు బయోగ్రఫీలు శాస్త్ర సంబంధితుల పుస్తకాలు చదవడం ద్వారా వారి ప్రపంచ దృష్టి విస్తరిస్తుంది జనరల్ పుస్తకాల ప్రయోజనాలు భాషా నైపుణ్యాలు మంచి పద సంపద పెరుగుతుంది ఊహా శక్తి కొత్త విషయాల విషయాలను ఊహించగలిగే సామర్థ్యం పెరుగుతుంది తర్వాతి తరాలకు మార్గదర్శకత్వం పెద్దవారి అనుభవాలను నేర్చుకోవచ్చు మానసిక వికాసం భావోద్వేగాలను అర్థం చేసుకోవడం సులభం మవుతుంది నా చిన్న కత నా చిన్నతనం అనుభవం ఒక చిన్నప్పుడు కథ పుస్తకాలు గ్రహాల గురించి చెప్పే శాస్త్రీయ పుస్తకాలు చదివే అలవాటు ఉండేది వాటి వల్ల నాకు కొత్త విషయాల విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరిగింది ముఖ్యంగా తెనాలి రామకృష్ణ కథలు నాకు తెలివితేేటలను పెంచేలా చేశాయి ముఖ్యం పిల్లల అభివృద్ధికి సరైన పుస్తకాలను ఎంపిక చేయడం చాలా ముఖ్యం చిన్నతనంలో చదివిన పుస్తకాలు జీవితాన్ని మార్చగలగ సామర్థ్యం కలిగి ఉంటుంది